మాకు ఎనిమిది గంటల కరెంట్ ఉంటుంది మా ఊర్లో అది ఎలా అంటే పొద్దున రెండు గంటలు ఉంటుంది మధ్యాహ్నం రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు రాత్రి రెండు గంటలు ఉంటుంది కానీ మాకు రాత్రిపూట ఎంతో ఇబ్బంది ఇబ్బంది కా ఇబ్బంది పడాల్సివస్తుంది ఎందుకంటే మాకు కరెంట్ సరిగ్గా ఉండదు ఇరవైనాలుగు గంటల్లో ఎనిమిది గంటలు ఉన్నామంటే అది చాలా కష్టం ఇంకా మాకు ఎంతో ఇబ్బంది ఇబ్బంది అవుతుంది ఒక్కొక్కసారి కరెంట్ కరెంట్ లేకపోవడం వల్ల మా మా పనులు మొత్తం ఎక్కడియి అక్కడే ఆగిపోతాయి ఇప్పుడు హీటర్ పెట్టుకున్నా సరే మనకు ఉండవు ఉండవు ఫ్యాన్లు కావాలి మనకు పడుకునేటప్పుడు మనకు నైట్ రాత్రిపూట ఫ్యాన్ కావాలి కానీ కరెంట్ లేకపోవడం వల్ల మేము ఫ్యాన్లు కూడా సరిగ్గా వేసుకోలేకపోతున్నాం అవి కరెంట్ ఉండదు లైట్ ఉండదు రాత్రి పూట గల్లీలలో తిరుగుదాం అన్నా ఇంట్లో చూసిన ఇంట్లో ఎప్పుడూ చీకటి చీకటిగానే ఉంటుంది మధ్యాహ్నం మనం ఉండగలుగుతాం కానీ సాయంత్రం అయినా మనం ఉండగలుగుతాం కాని రాత్రి టైమ్లో మనం ఉండలెం కాబట్టి మనకు రాత్రిపూట మనకి కరెంట్ కావాలి ఇంకా కొన్ని కొన్ని సీజన్లల్లా ఎట్లా అంటే ఇప్పుడు మనకు సమ్మర్ సీజన్ ఎలా అంటే ఇప్పుడు వేసవి కాలం వేసవి కాలంలో ఎలా ఉంటుంది అంటే అస్సలు మనకు ఎండలో ఒక ఎన్నో డిగ్రీలు ఎక్కువ ఎక్కువగా ఉంటుంది అప్పుడు మనకు మనకు కరెంట్ ఎంతో అవసరం ఎందుకంటే ఫ్యాన్ ఉండాలి మనకి ఫ్యాన్ ఏసీలు వాడతాం కాబట్టి మనకు కరెంట్ ఉండాలి కరెంట్ లేకపోవడం వల్ల అవే మనకు ఫ్యాన్లు ఉండవు మా ఊర్లో ఇప్పుడు కరెంట్ ఉండకపోయేవరకు ఫ్యాన్లు కూడ కరక్టుగా ఉండవు ఎండాకాలంలో ఉండాలి లేకపోతే మనకు చాలా ఇబ్బంది అవుతుంది అస్సలు కొంతమంది అయితే మనం ఉండలేం ఎప్పుడన్నా బయటకు వెళ్లి ఇంట్లోకొచ్చినప్పుడు కరెంట్ ఉండదు కరెంట్ లేకపోయేవరకు ఇంక కొంతమంది అయితే ఉండలేక చచ్చిపోతరు మస్త్ ఎంతో ఇబ్బంది ఇబ్బంది అవుతుంది మనం అన్నం అన్నం వండుకోడానికి అయినాసరే మనకి లైట్ కావాలి రాత్రిపూట మన పండుకోవాలంటే ఇక ఎలా మనమిక రాత్రిపూట పండుకోడానికి పక్కా ఫ్యాన్ కావాలి ఎండకాలమైతే ఎండకాలంలో ఫ్యాన్ లేకపోతే మనం ఉండలేం ఇక కొన్ని కొన్ని ఎట్లా అంటే కొన్ని కొన్ని ఇండ్లల్లో వాళ్ళు జనరేటర్ పెట్టుకుని ఉంటరు ఆ జనరేటర్ పెట్టుకున్నందుకు దానికి కరెంట్ బిల్ ఎక్కువవుతుంది ఎక్కువైనప్పుడు అది కట్టుకోడానికి ఇక ఎంతో ఇబ్బందికడుతూ కడతారు కానీ కొన్ని కానీ ఇప్పుడు పేదవాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇప్పుడు ఎండకాలంలో పక్కా కరెంట్ అవసరం కరెంట్ లేకపోయేవరకు ఇక వాళ్లకు ఎండకాలంలో రాత్రిపూట బయట పడుకోవల్సిన స్థితికి వచ్చేశారు ఇంట్లో పండుకుంటే ఉబ్బరం ఉబ్బరంకి జరం వచ్చి ఏదొకటి అవుతుంది అట్లా అట్లానే వాళ్ళు ఇప్పుడు బయట పండుకోవాల్సి వస్తుంది ఇక ఇప్పుడు మనమిక ఎండకాలంలో చాలా కష్టపడాల్సి ఉంటుంది బయట తిరుగుతాము ఇంట్లోకొచ్చినప్పుడు కరెంట్ ఉండదు ఎంతో చిరాకు చిరాకుగా ఉంటది అన్నం తినాలన్నా తినబుద్దికాదు టీవీ ఉండదు ఏముండదు కరెంట్ ఉండాలి మనం ఫస్ట్ కరెంట్ లేకపోయేవరకు ఇవన్నీ ఏం ఉండవు ఇంకాయా ఇంకా కొన్ని కొన్ని సీజన్లో అయితే ఇట్లాంటప్పుడు చలికాలం చలికాలం అంటే మనం ఎట్లా అయినా సరే మా చలిపెడుతుంది కాబట్టి మనకు ఫ్యాన్తోన అంత అవసరం ఉండ రాత్రి పడుకుంటప్పుడు ఎట్లా అయినా పండుకోవచ్చు కానీ ఆ పొద్దున్నదాకా మనం టీవీ చూసుకోవడానికి దానికి దినికి అయితే చిన్నగిట్ల కరెంట్ కావాలి ఇంక పొద్దున ఏమన్నా నీళ్లు పట్టుకోవడానికి హీటర్ కోసమని దానికోసం దినికోసం అయితే మనకు కరెంట్ కావలి అంతే ఇక ఇక మనం మిగతా టైమ్లో అయితే ఏం అవసరం లేదు మనం పొద్దున్నదాకా ఎట్లనే ఇంట్లో ఉండం పనికి వెళ్తాం ఇక అట్లా ఏంకాదు ఎట్లన్న ఉండచ్చు సలికాలంలో అయితే కాని ఇంకా వర్షాకాలం వర్షాకాలం కూడా మనకు కరెంట్ చాలా అవసరం కాని వర్షాకాలంలో గాలులు ఎక్కువయ్యి వర్షం పడి అస్సలు ఉన్న ఎనిమిది గంటల కరెంట్ కూడ కరెంట్ కరెంట్ ఉండదు మనకు ఎట్లా అంటే వర్షానికి కొన్ని వైర్లు తెగడం కానీ లేకపోతే ఏదన్నా ట్రాన్స్ఫారం కాలిపోవడం అట్టా జరుగుతుంటాయి అట్లా జరిగినప్పుడు ఇక మొత్తమే కరెంట్ ఉండదు ఇక వర్షాలు పడుతుంటాయి రాత్రిపూట ఈ దోమలు తిరిగి మస్త్ కుడుతుంటాయి మనకు ఎన్నో అనారోగ్యలకి గురవుతారు ఇంకా ఆ వర్షానికి బట్టలు ఎండేస్తే కూడ కరెక్ట్గా ఎండవు అవి ఇంట్లో ఏసుకున్నామనుకో ఆ ఫ్యాన్ గాలికైనా ఎండుతాయేమో అని అనుకుంటే పోని కరెంట్ ఉండదు కరెంట్ లేకపోయేవరకు ఆ బట్టలు కూడా ఎండకుండా అట్లే ఉంటాయి మతుకని ఇక ఎండినా కూడ మరీ గలీజుగా గబ్బు వాసనొస్తాయి ఇక మనం ఎట్లైనా సరే ఇక ఉండాలని ఉంటుంది ఇక మనం ముఖ్యంగా వర్షాకాలంలో కూడ మనకు కరెంట్ చాలా అవసరం ఇంక ఉండాలి ఇంక ఎలా అంటే వర్షాకాలంలో మనము పొద్దున్న బయటకెళ్లినా సరే వర్షంలో నానిపోయి వస్తాము కాని కరెంట్ లేకపోయేవరకు ఆ వర్షానికి కరెంట్ కూడా పోతుంది ఊరికూరికే కరెంట్ పోతుంటుంది ఉన్న ఎనిమిది గంటలు కూడ మొత్తమే ఉండదిక ఆ ఉండపోయేవరకు బట్టలు ఎండవు ఇక మొత్తమెట్లా అంటే అసలు ఎక్కడ పనులు అక్కడనే ఆగిపోతాయి మనకు ఎంతో చిరాకు చిరాకుగా ఉంటుంది ఎప్పుడూ తడి తడి పచ్చి పచ్చిగా ఉంటుంది ఇంక వర్షాకాలం కాబట్టి ఇట్లనే ఇక మనం ఉండాల్సి వస్తది ఇక సలికాలంలో అయినా సరే ఎండకాలంల అయినా సరే కాని ఎండకాలంలో అయితే ఇక మనకు మరీ అది కరెంట్ చాలా అవసరం అసలు ఆ కరెంట్ లేకపోతే మనం ఎండకాలంలో అస్సలు ఉండలేం వర్షాకాలంలో అయితే ఎట్లో ఒకట్లల ఇక బట్టలు ఎండడానికి దానికి దినికి ఇల్లు తుడిచినప్పుడు దానికి దినికి ఫ్యాన్ కోసమని అవసరం అంతే ఇక చలికాలం అయితే ఎట్లనో మనం కప్పుకుంటాం ఎట్లన్నా పొయ్యా ఏదో ఒకలాగా మనం అడ్జస్ట్ అయిపోతాం కానీ ఎండకాలంలో అట్లా అవ్వలేము మనం ఎందుకంటే అందరూ బయట పండుకుంటారు వాళ్ళకి కరెంట్ లేకపోయి బయట పండుకుంటారు దోమలు కుడుతుంటాయి చాలా కష్ట కష్టంగా ఉంటుంది ఇక వర్షాకాలంలో కూడ మనం ఎన్నో ఇబ్బందులు ఎదురుకోవాల్సి ఉంటుంది ఇక ఇలా ఉంటుంది మనం ఇక వర్షం వర్షకాలంలో ఎండాకాలంలో ఇలాంటి సీజన్లు మారుతూంటాయి కానీ ఈ కరెంట్లు మాత్రం మంచిగా ఉండవు ఇదొకటి ఎట్లా అంటే వర్షకాలంలో ఏం కాదు సలికాలంలో కూడా ఏం కాదు కానీ మనకు ఎండాకాలంలో మాత్రం తప్పనిసరిగా కరెంట్ ఉండాలి